చెప్పండి మ్యాడమ్ అవును మ్యాడమ్ చెప్పండి అవునా మ్యాడమ్ ఏమైంది అవునా మ్యాడమ్ అవునా ఒకసారి మీ మెయిన్ ఆన్ ఆఫ్ చేసి ఆన్ చేయండి మేడం అలా చెక్ చేసిర్రా మీరు అవునా మ్యాడమ్

అవును మ్యాడమ్ అవునవును మీ అడ్రస్ మ్యాడమ్ మీరు ఏడ ఉంటారో కొద్దిగా అడ్రస్ చెప్పండి కదా మ్యాడమ్ మాకు అవునా మ్యాడమ్ నేను మీ నెంబర్ తో మీ నెంబర్ పైన హాయ్ అని పంపిస్తాము మ్యాడమ్ మీరు కొద్దిగా లొకేషన్ పంపిస్తే మేమ్ ఈవినింగ్ వరకు వస్తాం మ్యాడమ్ చూస్తాను నేను ఈవినింగ్ వరకు వస్తాను వేరే దగ్గర వేరే దగ్గర కొద్దిగా వేరే దగ్గర రిపేర్ చేస్తున్నాను

మేము ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటారు అత్తాపూర్ దగ్గర ఉన్నాం మ్యాడము కొద్దిగా టైమ్ పడుతుంది మ్యాడమ్ ఇక్కడ కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది కాబట్టి ఈవినింగ్ వరకు వస్తాం మ్యాడము

అవునా మ్యాడమ్ సరే లేకపోతే ఒకవేళ నేను మా ఇక్కడ మా ఇక్కడా మా ఫ్రెండును పెట్టి నేను వస్తాను మ్యాడమ్ హాఫ్ అన్ అవర్ అంటుర్రుగా హాఫ్ అన్ అవర్ కాకుండా వన్ అవర్ లోపల వస్తాను మ్యాడమ్ సరేనా

అవునా సరే సరే మ్యాడమ్ అవునా సరే సరే మ్యాడమ్ నేను మ్యాగ్జిమం ఎంత తొందరగా అయితే అంత తొంద తొందరగా రావడానికి ట్రై చేస్తాను మ్యాడమ్ సరేనా మ్యాడమ్ సరే మ్యాడమ్ అదే అవును మేడం ఇక్కడ ఒకవేళ నేను కాల్ చేస్తాను మా కంపెనీకీ అదే మీ లొకేషన్ మీరు లొకేషన్ పంపించండి నాకు ఒకవేళ దగ్గరగా ఎవరన్న ఉన్నారు అనుకోండి వాళ్ళను అయిన పంపిస్తాను మేడం నేను సరేనా మ్యాడమ్ థ్యాంక్ యూ మ్యాడమ్